పల్నాడు జిల్లాలో బాగా ఎండలు ఉంటాయండి ఆ ఎండలు బాగా ఉండటం వల్ల కూడా ఇక్కడ ప్రజలు కొంచెం వాటర్ అది తక్కువగానే ఉంటుంది అయితే పల్నాడు జిల్లాలో ఎక్కువగా ఎర్రమట్టి ఉంటుంది ఇక్కడ ఎర్రమట్టిలో బాగా పంటలు పండుతాయి కాబట్టి చాలామంది ఆడవాళ్లు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎక్కువగా వ్యవసాయం చేస్తుంటారు పంటలు పండించుకొని వాళ్ల జీవనోపాధి అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాదు మన ఎండాకాలం వచ్చిందంటే ఫార్టీ అట్లా ఉంటుందండి ఎండ వచ్చేసి వర్షాకాలంలో కూడా వర్షాలు బాగానే పండుతాయి పడతాయి అయితే అంతే కాకుండా పల్నాడు జిల్లాలో ఇంకా ఎక్కువగా వ్యాపారాలు హాస్పిటల్స్ కాలేజీలు బాగా ఉంటుందండి ఎక్కువగా మే వర్షాలు పడ్డం వల్ల కూడా పంట ఉత్పత్తి కూడా చాలా బాగా ఇస్తాయి అయితే పల్నాడు మొత్తం మీద కూడా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఉద్యోగం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అండి వ్యవసాయానికే ఎక్కువ ముగ్గు చూపటం నేను గమనించాను